నమస్కారం సార్ ఏం కావాలి చెప్పండి తప్పకుండా అండి అది మీరు చెప్పింది గ్రూప్ వన్ ఆ గ్రూప్ టు ఆ లేకపోతే ఎంఆర్ఓ వీఆర్ఓ ఉంటాయిగా ఏ ఏవి దేనికి ప్రిపేర్ ఆహా ఆయ్ ఆయ్ ఉన్నాయండి మా విక్రమ్ అనే బ్రాండ్ నుంచి ఉన్నాయండి లేదంటే ఆర్కే ఆర్కే కూడా ఉన్నాయండి మా దగ్గర ఆర్కే బుక్స్ కూడా అవునండి లేటెస్ట్ అంటే రేపు రేప్ తెప్పిస్తానండి ప్రస్తుతానికి అయితే రెండు వేల ఇరవై ఇరవైది ఉందండి రేపు మధ్యాహ్నం లోపు వస్తాయండి అంటే పొద్దున్నా వాడు వ్యాన్లో వేసుకొని రావాలి కదండి మీరు సాయంత్రానికి రండి ఆరు ఆరున్నర ప్రాంతంలో వస్తే మీకు తప్పకుండా దొరుకుతుంది ఉన్నాయి అండి స్పోకెన్ ఇంగ్లీష్వి ఉన్నాయి సైన్సుకి సంబంధించినవి ఉన్నాయి

కాన్వర్జేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే ఆ సంభాషణ లాగా బుక్కులు కూడా ఉన్నాయండి కొంతమంది ఇలా మాట్లాడితే బాగుంటుందని కొన్ని బుక్స్ ఉన్నాయండి రెఫరెన్స్ టైప్ కావాలంటే తెస్తాను ఆగండి ఒకటి ఇది ఉంది చూడండి ఇది మీకు నూట పది రూపాయలు పడుతుందండి ఇవి ఇది సంభాషణలు ఉంటాయండి ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అన్నా టాపిక్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయంటండి ఇది ప్రిపేర్ అవడానికి మరి నోట్స్లు ఏం అక్కర్లేదా అండి అంటే వైటు రఫ్ నోట్సులు కానీ పెన్నులు సరే అండి అయితే అప్లిట్యూడ్ రీజనింగ్ కూడా ఉన్నాయండి మా దగ్గర కాకపోతే ఆర్ఎస్ అగర్వాలు అయితే మాత్రం రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నానికి వస్తుందండి డానికి అయితే రేపు సాయంత్రం మీరొస్తే మేము కట్ట చింపి అవన్నీ లైన్లో పెట్టుకుంటాం అందుబాటులోకి వస్తాయండి అవి రేపు రండి ఒకసారైతే లేదంటే మా నెంబర్ తీసుకోండి మా విజిటింగ్ కార్డ్ తీసుకోండి ఒకవేళ వచ్చినాయో లేదో ఫోన్ చేశారనుకోండి తీసుకోండి అదే షాప్ది విస్టింగ్ కార్డు మీకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చెప్పండి మేము డిస్కౌంట్స్ ఉంటాయండి వీటిల మీద కొంచెం జిఎస్టి అనేది మా షాప్లో జిఎస్టి అనేది లేదు కస్టమర్స్కి అందుబాటులో ఉండే ధరలకే మేము అమ్ముతాం చెప్పండి ఎవరన్నా ఉంటే సరేనండి అయితే తప్పకుండా సరే అండి సరే తప్పకుండా అండి తప్పకుండా సరేనండి పంపండి పంపండి మీకేమిష్టమో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారో అందరికి మా దగ్గర ఉన్నాయి స్టాక్ ఉన్నాయి స్టాక్ ఉన్నాయి మీరు అడిగిన ప్రతి ఇది ఒక్కటి మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ అనేది మాత్రం రేపు మధ్యాహ్నానికి వస్తుంది దాదాపు పాతిక బుక్కులన్నా వస్తాయండి అవి మీరు ఏం కంగారు పడక్కర్లేదు సరే అండి సరే అండి సరే

అదే ఎవరూ కొనరు కదండి అవి అందుకని మా ఈ సొసైటీలో చాలా తక్కువ మంది అమ్ముతారు అదే లేండి అన్నారు నాతో కూడా అన్ని టాపిక్సు కవర్ మాట్లాడారు సరే అండి మీరు ఒకసారి పంపితే నేను కంపల్సరీ తీసి ఉంచుతానండి